ఏంటి మన షాప్లో మా అబ్బాయికి సైంటిఫిక్ క్యాలెండర్ ఏదో కావాలన్నాను అండి ఉంటాయా అండి మన షాప్లో సైంటిఫిక్ కాలిక్యులేటర్ ఉంటాయా అండి ఏ కంపెనీ అండి

మంచిదేను అండి కాషియో మంచిదేనా అండి కంపెనీ ఇప్పుడు ఏంటి మాములు మామూలు అంటే మాములు కాలిక్యులేటర్కీని సైంటిఫిక్ కలె కాలిక్యులేటర్కి ఏంటండి తేడా

అవును అండి అవును మా అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు చెప్పాడు తెమ్మని అందుకే

అలా అండి అదే ఇలా నాకు తెలియదు అండి మావాడు ఇలాగా చెప్పాడులెండి ఇప్పుడు అది రేట్ ఎంత అండి అది ఓకేను అండి ఓకేను అండి ఓ అబ్బో రేట్ ఎక్కువ చెప్పండి మూడు నెలలా అండి అలాగే అండి అలాగే ఒకసా ఒకసారి చూపించండి అది

అ అలా అండి ఓకే అండి అలాగే అండి అలాగే అండి అది అది ఏమైనా డామేజ్ ఏదైనా అయితే తీసుకోరు అది మామూలుగా పని చేయకపోతే మీరు తీసుకుని మళ్ళీ అన్నీ పీస్ టూ పీస్ ఇస్తారు సరేండి అయితే ఒకటి ఇవ్వండి సార్ ఒకటి ఇవ్వండి సార్ అదే ఇది మంచిది ఇవ్వండి వాటిలి గురించి మాకు తెలియదు అదే మంచిది ఇవ్వండి అలాగే అండి అయితే అదే మంచిది ఇవ్వండి అదే మీకు తెలుసు కదా ఏది బాగా పని చేస్తుందో ప్రొడక్టు సరే అయితే అదే ఇవ్వండి మంచిది ఇవ్వండి

ఓకే అండి ఓకే